నాకు నచ్చిన ల్యాండ్ లైన్లో ప్రాణాయమం ఒకటి నడక ఒకటి ప్రాణాయమం ఎందుకు అనగా అదీ మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుతుంది ఇంకొకటి ఉన్న ఎక్కడైతే ఉంటామో అక్కడ కూర్చోని కూడా మనం చేయగలము ప్రాణాయంతో ఊపిరితిత్తులో ఒకటి మంచిగా పని చేస్తాయి అది మనకూ చేసే ఐదు నిమిషాలు అయినా ఎటువంటి శ్రమ అనేది లేకుండా చేసుకోగలుగుతాము మనం ఇక నడక అంటారా నడక మనం ఎంత నడుస్తే అంత మంచిది ఇప్పుడు ఉన్నా రోగాలకు దేనికి అయినా నడక అనేది చాలా మంచిది అందరం తినడము తిరగడము రకరకాలు తిని కొవ్వు అనేది ఎక్కువ పెరుగుతుంది నడకతో ఏం అవుతుంది అంటే కొద్దిగా ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది ప్లస్ మనకు కీళ్ళ నొప్పులు ఈ నొప్పులు శ్వాస దమ్ము తీసుకోవడము హార్ట్కు సంబందించినది ఏ రోగాలు రావు దానితో బీపీ షుగర్ అనేది ఇప్పుడు ఉన్న జెనరేషన్లో నలభై నుంచి యాభై కాగానే షుగర్ అనేది వస్తుంది కాబట్టి నడకతోనే మనకు చాలా ప్లస్ పాంయింట్లు ఉన్నాయి నడవడము చేయడంతో మనము ఇవీ కొద్దిగా నైంటీ పర్సెంట్ తక్కువ అయ్యి పోతుంది నడవడంతో నడుస్తూ ఉంటే మనకి ఎంత మంచిగా ఉంటే ఫ్యూచర్లో కూడా అంత మంచిగా ఉంటుంది అనీ నా నా అభిప్రాయం